చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను ఏమంటే నాకు ఇష్టమైన చోటికి వెళ్లడానికి ఈ రోజు చాలా రోజుల తర్వాత నా ఆశ రాబోతుంది ఏమంటే నా ఇష్టమైన చోట కేదర్నాథ్ బద్రీనాథ్ ఇంకా తాజ్మహల్ ఊటీ ఇలాంటి ప్లేసెస్ కి వెళ్లడానికి చాలా రోజులు అనుకుంటూ ఉన్నాను మా మమ్మీ కి మా నాన్నకి చాలా సార్లు చెప్పాను ఇన్ని రోజులకి మా అమ్మ నాన్న ఒప్పుకున్నారు సో నేను వెళ్తున్నాను టూర్ కి ఫస్ట్ నేను ఎక్కడికి వెళ్ళ వెళ్ళబోతున్నానంటే కేదర్నాథ్కి కేదర్నాథ్కే అని ఎందుకు అంటే కేదర్నాథ్ వచ్చి ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది అక్కడ కేదర్నాథ్లో కేదర్నాథ్ అంటే ఒక టెంపుల్ ఆ టెంపుల్ ఎంత బాగుంటుందంటే ఆ గుడి వాతావరణం కానీ బయట లోపల దేవుడు కానీ బయట ఉండే మనుషులు కానీ అందరూ అక్కడికి పోతే గుడిలకెళ్తే మాములుగానే మనకి ఒక మైండ్ సెట్ వచ్చేస్తుంది ఏమంటే మనం అక్కడికెళ్తే మన మైండ్ లో ఉండే థాట్స్ అన్ని థాట్స్ అన్ని వెళ్ళిపోతాయి ఇంకా ఆ కేదర్నాథ్కి అసలే కేదర్నాథ్కి వెళ్తే ఆ అందరూ అందర్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఉండిరావచ్చు ఇంకా ఏవిటంటే బద్రీనాథ్ బద్రీనాథ్ మీకు తెలిసిందే బద్రీనాథ్ గురించి ఎంత మాట్లాడినా తక్కువ లేదు బద్రీనాథ్ కూడా అదొక గుడి ఆ గుడికి వెళ్తే అక్కడుండే క్లయిమేటు అక్కడ ఉండే అక్కడ పడే వర్షం కాని అక్కడ పడే అక్కడ పోయే నీళ్లు కాని నదులు కాని ఎంత బాగుంటుందంటే అక్కడ చూడంగా చూడంగా అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది కాబట్టి నేను బద్రీనాథ్కి వెళ్తున్న బద్రీనాథ్ కేదర్నాథ్ అయిపోయింది గుడి అయిపోయింది కాబట్టి నెక్స్ట్ అందరికీ ఇష్టమైంది తాజ్మహల్ తాజ్మహల్ అనేది ఎంత ఎంత బావుంటుందంటే ఇంక చెప్పలేం అసలు తాజ్మహల్ అనేది చాలా బ్యూటిఫుల్ అయిన ప్లేస్ కాబట్టి తాజ్మహల్కి వెళ్తున్నాను ఇంకా దాని తర్వాత ఊటీ ఊటీ అంటే ఏం గుర్తొస్తుంది మీకు అక్కడ ఉండే వాతావరణం కానీ అక్కడ వచ్చే వర్షం కానీ ఇంకా అక్కడ వచ్చే నీళ్లు కానీ అక్కడ ఇరవై నాలుగు గంటలు వర్షం పడుతూనే ఉంటుంది ఊటి అంటే తెల్లవారితో లేవగానే ఆ మంచు అబ్బా ఎంత బాగుంటుందో అసలు చాలా బావుంటుంది కదా అందరీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ నేను చాలా లేట్ గా వెళ్తున్నాను అందరూ ముందే వెళ్ళిపోయి ఉంటారు సో అందరికీ ఒక ఆశ ఉంటుంది కదా నేను ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలనేసి సో ఫస్ట్ ఒకవేళ మీరు వెళ్లాలనుకుంటే కేదర్నాథ్ బద్రీనాథ్ అందరూ పక్కాగా వెళ్ళి చూడండి దాని తర్వాత ఊటీకాని తాజ్మహల్ కానీ తాజ్మహల్ అందరికీ ఇష్టమే ఉంటుంది అందరూ వెళ్ళేసి వస్తారు నాకు తెలిసి సో తాజ్మహల్కి వెళ్ళిరండి